నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో నేను వంటకాలు ఎక్కువగా పెడుతూ ఉంటాను ఆ యూట్యూబ్ ఛానల్ పేరు శ్రావణీస్ కిచెన్ నేను ఏ వంట చేసినా ఆ వంటకం అనేది యూట్యూబ్ లో ఎలా చేయాలి అనేది పెడతాను ఆ యూట్యూబ్ లో పెట్టాక నాకు రెస్పాన్స్ అనేది కొంచెం నెగిటివ్ గా వస్తుంది కొంచెం పాజిటివ్ గా వస్తుంది ఏదై ఏదైనా సరే నేను పాజిటివ్ గానే తీసుకుంటాను అందులో కొంతమంది డౌట్స్ కూడా అడుగుతారు నా ఇది ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ అని ఇవి నేను వాళ్ళకి మళ్ళీ వేరేగా మెసేజ్ పెట్టడమో లేదా మళ్ళీ వాళ్ళ గురించి వేరా ప్రతి ఐటమ్ ఎక్కడెక్కడ తీసుకున్నాను ఏంటి అవన్నీ చెప్పడం జరుగుతుంది దీనివల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను